ఏమండి ఆ చేపలు ఎలా వస్తున్నాయి ఏమేమి ఉన్నాయి ఆ చేపల రేట్లు చెప్పండి కేజీ ఎంత చూడండి ఏమేమి ఉన్నాయి కొరమేను ఎంత కేజీ మూడు వందలా రెండు రెండు కెజీ కేజీన్నర ఇవ్వండి మూడు వందలకి అదే ఏంటి ఆ పక్కన అంత పెద్ద చేప ఉంది అదేం చేప దాని పేరేంటి

బాగుంటుందా రుచి బాగుంటుందా మన మెదడికి చాలా మంచిది అంట చాలా టైం పడుతుంది మరి

ఎంతకు ఇస్తారు ఆ చేప ఎంత రెండువేలా చూడండి ఇక్కడ ఎక్కడ ఈ సముద్రంలో పెరుగుతాయా ఏమండి కొంచెం జరగండి ఇక్కడ చేపలు బేరం ఆడుతుంటే చెప్పండి ఇంకా ఫైనల్ ఫైనల్ రేట్ చెప్పండి మీరు రేటు ధరలు కొంచెం తక్కువ చెప్తే రెండు కేజీలు తీసుకుంటాం పదిహేను వందలు లెక్క ఏంటి రెండు రెండు కేజీలు కలిపి రెండువేలకు ఇవ్వలేరా దాని ప్రాముఖ్యత గురించి చెప్పారు కదా అందుకే కొనాలి అనుకుంటున్నాము కొంచెం తగ్గించరా

ముసలివాళ్ళు చిన్న పిల్లలకి ఏం కాదు కదా ఇలా కూర చేసుకుంటే తొందరగా అరిగిపోయే

సరే అండి రెండువేలు చేసుకుని రెండు కేజీలు చేపలు ఇవ్వండి సరే అండి రెండువేల ఐదువందలు రెండు కేజీలు చేపలు నీట్గా కట్ చేయండి పెద్ద ముక్కలు చేయండి నీట్గా కట్ చేయండి అదిగోండి అది పైన పొల్లు అదంతా తీసేయండి ఆ పొలుసు అది అంతా అల్ అది ముళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తీయండి బ్రెయిన్ వరకు విడిగా విడిగా కవర్ లో వేయండి బ్రెయిన్ ముక్కలు విడిగా వేయండి ఇం ఇదిగోండి డబ్బులు ఇంకో కవర్ ఇవ్వండి మళ్ళీ నీచు వాసన వస్తాయి ఇదిగోండి డబ్బులు తీసుకోండి ముందు వెనకల తోస్తున్నారు